మహిత గారు మేడం మహిత మేడం

సీ ఫుడ్ ఇక్కడ అన్ని నడుస్తాయి మేడం చేపల ఫ్రై ఉంటుంది చేపల బిర్యానీ ఉంటుంది చేపల పులుసు ఉంటుంది ప్రాన్స్ బిర్యానీ ఉంటుంది మేడం మీకు ఏమి కావాలండి మేడం ప్లేన్ రైస్ చేపల పులుసు నాలుగు వందలు ఉంటుంది మేడం నాలుగు పీసులు వస్తాయి మేడం సూప్ వస్తుంది మేడం అలాగే ప్రాన్స్ బిర్యానీ అవి ప్రాన్స్ బిర్యానీ మాత్రం మూడు వందలు ఉంటుంది మేడం మీకు ఏం ఏం ఆర్డర్ తీసుకుంటారు మేడం ఏమి తీసుకురావాలి మేడం మీకు చేపల పులుసు మేడం ఓన్లీ చేపల పులుసు ఇంకా ఏమన్నా బిర్యానీ అలాగే ప్రాన్స్ అలాగే కానీ ఆ పాప్కార్న్ ఫిష్ బిర్యానీ ఏమన్న కావాల మేడం ఓకే మేడం ఆ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను మేడమ్ మేడం ఆ తగ్గించడం ఏమి ఉండదు మేడం రెస్టారెంట్లో అంటే ఫిక్సిడ్ రేట్ మేడం ఆ ఆర్డర్ కన్ఫర్మ్ చేయమంటారా మేడం ఓకే కన్ఫర్మ్ తీస్తున్నాను అండి థాంక్ యూ